సాదారణ పదబంధాలు చూసుకున్నటైతే నమస్తే ఎలా ఉన్నారు మీరు బాగున్నారా ధన్యవాదాలు మాప్ చేయండి దయచేయండి సాయంకాలం ఎంత ఖరీదు చెప్పండి తిరిగి చెప్పండి భారతీయులు అమరికన్ జాతీయాలు అమెరికన్ బ్రిటన్ చైనా ఆసిఫ్ రెస్మోన్ ఫ్రెంచు జర్మనీ ఆఫ్రికన్ స్పైనిష్